పర్యాటకులు సందర్శన కోసం మా కాకినాడ ప్రాంతానికి వస్తారు ఈ కాకినాడ ప్రాంతంలో ప్రాంత సమీపంలో పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే కాకినాడ బీచ్ మరి కాకినాడ బీచ్ లో కొన్ని రిసార్ట్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ గ్లాస్ హౌజ్ బ్రిడ్జ్ నెక్స్ట్ లైట్హౌస్ ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే ఉప్పాడ బీచ్ స్టోన్స్తో ఉండడం జరుగుతుంది తరువాత కోరింగ ఫారెస్ట్ వుడెన్ బ్రిడ్జ్ అన్నమాట అక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి కొన్ని మూవ్ మూవీ షూటింగ్స్ కూడా అక్కడ జరుగుతాయి రీసెంట్గా మనకి ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ కూడా అక్కడే షూటింగ్ చేయడం జరిగింది బోటింగ్ కూడా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎస్ఆర్ఎంటి మాల్ అని సర్పవరంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెద్దగా డిజైన్ చేసారు అందులోనే ఐనాక్స్ మూవీ థియేటర్ కూడా లాంచ్ చేయడం జరిగింది